నేను తోటపని మొదలు పెట్టడానికి నాకు ప్రేరణ ఎలా వచ్చింది అంటే మా తాతయ్య గారు ఉండేటప్పుడు ఎక్కువగా తోటపని అనేది చేసేవారు అది చేయడం వల్ల అతనికి కూడా కొంచెం ఆరోగ్యంగా ఉండేది అతన్ని చూసి నేను నేర్చుకున్నాను ఎలా చేయాలి ఏ మొక్కలు ఏ కాలంలో వేయాలి ఎలా వేయాలి ఎంత నీరు పడుతుంది ఎలా ఎలా కటింగ్ చేయాలి ఇవన్నీ కూడా మా తాత గారు దగ్గర నుంచే చూసి నేర్చుకున్నాను మా తాత గారికి తోటపని చేయడం అంటే చాలా ఇష్టం మా తాత గారు తోటపనికి వెళ్ళేటప్పుడు నేను కూడా అతనితో పాటు ఆ పనికి వెళ్లేదానిని ఆ పని చేయడం వల్ల కూడా నాకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉండేది ఇప్పటికి కూడా నేను తోటపని చేస్తూ ఉంటాను